హలో సార్ చెప్పండి ఉన్నాయండి లగేజ్ బ్యాగ్సు ఫుల్ బ్యా కాలేజ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి మన అదే బ్రాండుని బట్టుంటాయండి మనకు పెద్ద బ్రాండు ఉన్నాయండి నైక్ అమెరికన్ టూరిస్ట్ అలాంటి పెద్ద బ్రాండ్లు అయితే మినిమమ్ టూ తవ్ వన్ ఫిఫ్టీన్ హండ్రడ్ టూ ఉంట టూ థౌసండ్ ఉంటుంది అండి బల్కులో ఒక రెండు మూడు తీసుకుంటే మినిమమ్ టూ థౌసండ్ కంటే టూ ఫైఫ్ కంటే ఎక్కువ పెట్టాలండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రడ్ కంటే టెన్ టు ఫి ఫిఫ్టీన్ టు థర్టీ పర్సంట్ డిస్కౌంట్ ఇస్తాం అండి ఒక త్రీ ఫోర్ తీసుకుంటే బ్రాండెడ్ క్వాలిటీ అండి వేరే వేరే స్టేట్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి వస్తాయండి ఇక్కడ మన దగ్గరకి లైఫ్ లైఫ్ టైమ్ కనీసం టూ త్రీ ఇయర్స్ ఉంటాయండి

ట్రావెలింగుకు సెట్ అవుతాయి కాలేజికు సెట్ అవుతాయి ఎటు అయిన వెళ్ళచ్చు అండి అవి వేసుకొని ఫ్రీగా ఉంటాయి అదే అండి బల్క్లో టూ త్రీ తీసుకుంటే మ్యాక్సిమమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రడ్ పెట్టినాం అంటే థర్టీ పర్సంట్ దాకా ఇస్తాం అండి డిస్కౌంట్ ఉంటాయ్ సార్ ఏ ఫోర్ షీట్స్ నోట్బుక్స్ పెన్సు అన్నీ ఉంటాయి అండి పెన్సు కూడా ఒక సింగల్ తీసుకుంటే ఫైవ్ వరకు పడుతుంది అంటే బల్క్ ఒక టెన్ ట్వంటీ తీసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ దాకా ఉంటుందండి వాటికి ఎలాగండి ఒక బండిల్ టూ హండ్రడు పడుతుంది అండి డిస్కౌంట్ తీసుకుంటే కట్ చేసి ఇస్తాం అండి అవునండి త్రీ తీసుకున్నం అనుకోండి హండ్రడ్ వస్తాయండి ఇది ఏ ఫోర్ షీట్కి మీరూ సింగల్ తీసుకుంటే టూ హండ్రడ్ అండి ఒకటి అదే అన్నీ నోట్బుక్సు ఉంటాయి నోట్బుక్సు రికార్డ్సు పెన్సు పెన్సిల్సు మీకు కావాల్సిన స్టేషనరీస్ అన్నీ ఉంటాయండి మా దగ్గర

ఓకే అండీ అన్నీ ఉండవచ్చు షాప్ దగరికి రండి ఓకే బ్రో